నేను ఇటీవల వివాహం చేసుకున్నాను నా బేహిత్ నా జీవిత భాగస్వామిని చేర్చటానికి మీ ఎన్పీయస్ ఖాతాలో నా జీవిత భాగస్వామి యొక్క వివరాల నవీరన్ నవీకరించాలి అనుకుంటున్నాను మా జీవిత భాగస్వామిని చేర్పించటానికి మీ పీఆర్ఎస్ఎన్ మరియు ధ్రువీకరణ కోసం మా జీవిత భాగస్వామి యొక్క ఆధార్ నెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మా యొక్క జీవిత భాగస్వామి యొక్క వివరాలను మీకు అందిస్తున్నాను